షార్క్ ట్యాంక్ అనే టీవీ షో గురించి నాకు తెలుసు ఇది ఒక ప్రసిద్ధ టీవీ షో ఇక్కడ వ్యాప వ్యవస్థాపకులు తమ వ్యాపార ఆలోచనలను సంపన్న పెట్టుబడి దారుల ప్యానలకు నిధులను పొందాలని ఆశాతో తెలియజేస్తారు నిజ జీవిత విజయ గాధలను ప్రదర్శించడం ఆవిష్కరణను ప్రోత్సహించడం మరియు పెట్టుబడిదారులు ఏమి వెతుకుతున్నారో అంతర్ దృష్టిలను అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేలా ఈ ప్రదర్శన ప్రజలను ప్రభావితం చేస్తుంది ఇది సిస్తాపదను తయారీ మరియు ఆలోచనను విక్రయించగల సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది వీక్షకులు విశ్వాసంతో వ్యవస్థాపకతలోకి దూసుకుపోయేలా స్ఫూర్తినిస్తుంది